గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయ సేవల ద్వారా చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు గ్రామంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పంచాయితీ తప్ప ఇంక ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు గ్రామంలో ఉంటున్నారు కాబట్టి గ్రామ ప్రజలకు ఏమైన సమస్యలు వస్తే ఆ పంచాయితీలో కూర్చొని వాళ్ళు దాన్ని సర్దుబాటు చేసుకుంటారు ఒక వేళ వాళ్ళకి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చిన పోలీస్ స్టేషన్లో ఉంటారు కానీ పోలీసులు వాళ్ళకి త్వరత త్వరితంగా ఆ యొక్క సమస్య అనేది సులభంగా తొలగిపోదు ఎందుకంటే వాళ్ళు పట్టించుకుంటారు పట్టించుకోరు పోలీసులు గ్రామ ప్రజలు కదా వీళ్ళకి చేసిన చేయక పోయిన అడిగే వారు ఎవరు లేరు అనే ఒక నమ్మకం కొంత మంది చేస్తారు అలాగే వీళ్ళు కోర్టుకి కానీ ఇంక ఎక్కడికైనా కానీ వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్యలను చెప్పుకోవాలి అంటే కనుక గ్రామం నుంచి సిటీకి లేదా టౌన్కి వెళ్ళి మాత్రమే వాళ్ళు చెప్పుకోగలుగుతారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో కోర్టులు ఈ లాయర్లు చాలా తక్కువ మంది ఉంటారు కోర్టులు అంటే ఉండనే ఉండవు టౌన్కి లేదా సిటీకి వాళ్ళు కాలినడకన లేదా బస్సులలో కానీ ఆటోలో కానీ రిక్షాలో కానీ వెళ్ళి ఆ యొక్క కోర్టు స్థలానికి వెళ్ళి వీళ్ళ యొక్క సమస్యలను వీళ్ళ యొక్క కేసులను అక్కడకి వెళ్ళి వీళ్ళు వివరించాల్సి ఉంటుంది పోలీసులు ఏంటంటే గ్రామ ప్రజలు కదా అని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటు ఉంటారు ఇలా చాలా ఇబ్బందులు న్యాయ సేవల ద్వారా గ్రామీణ ప్రజలకు వస్తు ఉంటుంది కానీ వాళ్ళకి చెప్పుకోవడానికి సరైన కలెక్టర్ కానీ ఎవరు లేరు లేని పక్షంలో వాళ్ళు ఇలా కోర్టుకి కానీ లేదా తెలిసిన వారికి ఎవరికైనా సంప్రదించి వారి యొక్క సమస్యలను చెప్పుకోగలుగుతారు ఈ విధంగా ఉండడం వల్ల గ్రామీణ ప్రజలకు న్యాయ సేవలు ద్వారా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతు ఉంటాయి